మానవులు తమ మూలాలకు సంబంధం కలిగి ఉండటం ఎందుకు ముఖ్యమంటే మన మూలాలు మనకు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో స్థానాన్ని ఇస్తాయి అవి మనకు మన చరిత్ర మరియు సంస్కృతి గురించి తెలియజేస్తాయి మన మూలాలతో సంబంధం కలిగి ఉండడం మనకు గుర్తింపు మరియు స్వీయ గౌరవాన్ని ఇస్తుంది మానవులు తమ మూలాలకు తిరిగి కనెక్ట్ అవడానికి అనేక మార్గాలు ఉన్నాయి వారు తమ కుటుంబ చరిత్రను అధ్యయనం చేయవచ్చు తమ సంస్కృతి గురించి తెలుసుకోవచ్చు లేదా తమ మూలాలతో సంబంధం ఉన్న ప్రదేశాలనూ సంప్రదించవచ్చు తమ మూలాలకు తిరిగి కనెక్ట్ అవడం అనేది ఒక శక్తివంతమైన అనుభవం ఇది మనకు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మరింత బలంగా మరియు సంపూర్ణంగా అనుభూతి చెందేలా చేస్తుంది

పుస్తకాలు లేదా వెబ్సైట్లను చదవచ్చు సంస్కృతి గురించి ఉత్సవాలకు హాజరవ్వచ్చు లేదా ఆ నేర్పించే వ్యక్తిని కనుగొనవచ్చు మనం మూలాలతో సంబంధం ఉన్న ప్రదేశాలను సందర్శించడం మూలాలతో సంబంధం ఉన్న ప్రదేశాలను సందర్శించడం వల్ల ఆ చరిత్ర మరియు సంస్కృతి గురించి మరింత తెలుసుకోవడంలో సహాయపడుతుంది మన మూలాలతో సంబంధం కలిగి ఉండటానికి సరైన మార్గం ఏమిటో కనుగొనాలి ఏ మార్గం మనకు సరైనది అని అనుకుంటున్నారో అది మాత్రమే చేయాలి